నేను బుక్ రీడింగ్ క్లబ్లో నేను ఎక్కడా వెళ్ళలేదండి అయితే నాకు బాగా నిజంగా అలోచింప చేసే పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ దానిలో నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను నా రోజు వారి జీవితంలో కూడా మంచి మంచి సలహాలన్నీ అందులో నేను నేర్చుకున్నాను బహుశా అది ప్రాచీన పుస్తకం కాబట్టి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా కాదు ఎందుకంటే అది కా బైబిలు ఇప్పుడున్న కాలంలో మనమెదురుకుంటున్న కష్టాలు సమస్యలు వఒత్తిడ్లు అనారోగ్యం ఇలాంటివన్నీ మనం ఎలా తట్టుకొని నిలబడొచ్చు అవన్నీ ఇప్పుడు పోతాయి మీరు బైబిల్ చదివితే అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదండి అవన్నీ వస్తాయి వచ్చినవాటిని మనం ఎలా తట్టుకొని నిలబడొచ్చు అని బైబిల్ చెప్తుంది కాబట్టి నేనందులో ఉన్న బు బైబిల్ ద్వారా నేర్చుకున్న ఎన్నో విషయాలు నా రోజు వారి జీవితంలో నేనెదుర్కుంటున్నాను వాటిని తట్టుకోగలుగుతున్నాను కూడా కాబట్టి బైబిలు చదవడం వల్ల నేను ఎంతో ఉపయోగం పొందాను నా ఆలోచన తీరు కూడా తీరులో కూడా మార్పొచ్చింది మేం నేను ఎవరికన్నా మీరు ఒత్తిడితో బాధ పడుతున్నారు లేదా ఫ్యామిలీస్లో ప్రోబ్లమ్ అవుతుంది లేదా కుటుంబమంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇలాంటి ఎప్పుడూ భవిష్యత్తు ఇంకా ఇలాగే ఉంటుందా లేదంటే మారుతుందా అస్సలు ఈ బాధలన్నీ లేనికాలం ఎప్పటికైనా వస్తుందా అనే ప్రశ్నలు మాత్రం నన్నడిగితే ఖచ్చితంగా వాళ్ళని బైబిల్ చదవమని చెప్తాను బైబిల్లో మన కొన్ని కొన్ని లేఖనాలు అర్ధం కాకపోవచ్చు అలాంటి టైంలో కూడా మనమేం చేయచ్చు అంటే జే డబల్యూ డాట్ ఓఆర్జి అనే వెబ్ సైట్ ఉంది ఆ వెబ్ సైట్లో బైబిలు సంబంధించి ఒక్కొక్క లేఖనానికి సంబంధించి వీడియోలు కావచ్చు వివరణ కావచ్చు చాలా ఉన్నాయండి మీరు వాటి గురించి తెలుసుకున్నప్పుడు మంచి మంచి సలహాలు బైబిల్ అంటే మీరు మతం మార్చుకోవాలి ఈ మతంలోకి వచ్చేయాలి అనేసి ఏమీ లేదు మనకుపయోగ పడే సలహాలు మాత్రమే ఉన్నాయి మనం వాటినే చదువుకొని చక్కగా ప్రయోజనం పొందొచ్చు ఆ పుస్తకాన్ని నాకు బాగా ఇవన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు ఆ వీడియోసు ఆర్టికల్స్ చూసినప్పుడు చాలా సంతోషమనిపించింది అంతే కాదు అందులో బుక్స్ బుక్స్ కూడా ఉన్నాయి ఆ బుక్స్లో పిల్లలకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ ఏంటంటే కార్టూను వీడియోస్ అనమాట పిల్లలు థ్యాంక్స్ ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి తల్లితండ్రుల పట్ల ఎప్పుడు గౌరవంగా ఉండాలి పెద్దలను ఎలాగ మర్యాదగా ప్రవర్తించాలి ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినాలి ఇంట్లో యవ్వనులైతే యవ్వనులు ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎలా తట్టుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి బయటకి వెళ్ళే అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏదన్నా సమస్యొచ్చిన్నప్పుడు మనమెలా ఉండాలనే దాని గురించి ఉంది అంతే కాదు ఇంక ఫ్యామిలీ గురించి చూసినట్లయితే ఒక భార్య ఒక భర్త ఎలా పోషిస్తే వాళ్ళ పాత్రను ఎలా పోషిస్తే కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంటుంది అనేసి నేను చూసాను ఇంకా అంతేకాదు మంచి విషయాలు ఇప్పుడిప్పుడు సైన్టిస్ట్ కనుకుంటున్నా విషయాలు కూడా బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాపించినట్లు నేను చూసాను చాలా మంచి సలహాలున్నాయి అది నా ఆలోచన తీరును మార్చింది నేను వాటిని మంచిగానే ఆలోచిస్తున్నాను నేను క్లబ్ కెళ్ళి ఏమీ చదవలేదు మా ఇంట్లోనే ఉంది బైబిలు నేను మా ఇంట్లోనే చదివాను